రెండు ఆయిల్ రెండు నూనె ప్యాకెట్లు కేజీ కందిపప్పు కేజీ కందిపప్పు అరకేజీ చింతపండు ఉప్పు పసుపు వంద గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు ఆవాలు పది రూపాయలు వెల్లుల్లిపాయలు అవునండి వద్దు దాని బదులు ఒక కేజీ ఉల్లిపాయలు ఇవ్వండి కేజీ తెల్ల మినపప్పు ఇవ్వండి చింతపండు చెప్పాను కదండి పావుకేజీ ఎగ్స్ వద్దండి ఆల్రెడి ఇంట్లో ఉన్నాయండి వద్దండి మేము చికెన్ మసాలా తినమండి వెజ్ మసాలా ఉంటే ఇవ్వండి సాంబార్ మసాలా ఉంది కానీ సాంబార్ పొడి ఇవ్వండి సాంబార్ మసాలా వద్దు కానీ అండి ఇంకేమున్నాయండి టీ పొడి మర్చిపోయాను టీ పొడి ఇవ్వండి ఇచ్చేయండి ఇరవై రూపాయలదండి

అదీ పేడిస్యూర్ ఇవ్వండి అరకేజీ ప్యాకెట్ వద్దులెండి కాంప్లేన్ ఇవ్వండి అయితే అరకేజీ డాబర్ రెడ్ పేస్ట్ ఒకటి ఇవ్వండి పెద్దది అవునండి అది వన్ ప్లస్ వన్ ఆఫర్ అవునా అదే ఆఫర్ వస్తుంది కదండీ ఒకటి కొంటే ట్వంటీ పెర్సెంట్ ఆఫర్ అని ఉంటుంది కదా అది ఇవ్వండి సరే అలాగేనండి

అంతేనండి బిల్ వేసేయి